హలో సారీ సారీ ఫర్ యువర్ ఇన్కన్వినియన్స్ అండీ మీరు ఇందాక మేము డేటా అనేది సరిగ్గా స్టోర్ చేసుకోలేదు సో సో ఐ యామ్ కాలింగ్ హారిక అండీ ఫ్రమ్ ద టూరిస్ట్ విజిటర్ అఫ్ సౌత్ ఇండియా అండీ సో మీరు రిజిస్టర్ చేసుకున్నారు కదండీ సౌత్ ఇండియా సైడ్ ఏపి సైడ్ ఆంధ్రప్రదేశ్ సైడ్ విజిటింగ్కి వస్తున్నానని సో ఏపి సైడ్ ఇటు సైడ్ వచ్చిన వైజాగ్ సైడ్ అయితే అండి ఫ్యామస్ బీచెస్ అండి రాంపల్లి పూడిమడక ఆర్కె బీచ్ ఇవన్నీ అండి సో మీరు మీరు ఫ్రీగా ఉంటే నేను ఎక్స్ప్లేన్ చేస్తానండి ఓకేనండి సో ఫస్ట్ అఫ్ ఆల్ పుడిమడక బీచ్ అండి ఇట్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ తులు హవర్ జర్నీ అండి ఇక్కడ మనకి ఫిష్ హంటింగ్సు అండ్ సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ అనేవి మనము లైవ్లో చేస్తారండి ఇక్కడి నుంచే మనకి మ్యాక్స్ ఏపీ మ్యాక్స్ ఒక ట్వంటీ టూ డిస్టెన్స్ అనేవి వెళ్తాయండి మన ఇక్కడ ఫిషింగ్ అర్బింగ్ అనేది క్రిస్టల్ స్టాల్స్ కూడా ఇక్కడా ఫస్ట్ నుంచి ఫస్టఫాల్ క్రిస్టల్ స్టాల్స్ అనేది ఏపీ సైడ్ ఇక్కడే స్టార్ట్ అయింది ఇది కూడా మనము లైవ్లో చూడొచ్చు అక్కడ ఉన్న ఓన్లీ అక్కడ ఉన్న ఒక ఫార్టీ టూ ఫిఫ్టీ విలేజర్స్ మాత్రమే ఇవన్నీ ప్రిపరేషన్ అవి చేస్తారు ఓకే సో మనము ఏ టైమ్లో అయినా విజిటింగ్ చేయవచ్చు అండ్ మనకి నెక్స్ట్ మనకి ఆర్కె బీచ్ అండీ ఆర్కె బీచ్ అన్నది మనకి సిటీ అవుట్ స్కట్స్లో ఉంటుంది సో ఒక నియర్ బార్గా ఒక ఆఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది అక్కడ అని మీకు అవైలబుల్లో ఉంటాయి సో రిసార్ట్స్ ఉంటాయి రిసార్ట్స్ మనము బుక్ చెసుకుంటే లైవ్ మ్యూజిక్ ఫుడ్ అవన్నీ ఆల్మోస్ట్ అన్ని ఫుడ్ మనకి సిటీస్లో ఎలాగ ఉంటదో అలాగే ఉంటుంది బట్ వ్యూ అఫ్ సన్సెట్ అనేది అక్కడ మోస్ట్ ప్రోపబ్లి చాలా ఫేమస్ అండీ విశాఖపట్నం బీచ్లో సో మీకు ఏమి కావాలన్న అక్కడ అన్నీ దొరుకుతాయి సో ఫుడ్ కూడా మనకి కావలిసిన టేస్ట్లో కూడా ఉంటుంది జంక్ ఫుడ్ కన్నా ఎక్కువ అండి ఈ మురిమిక్చర్స్ అండ్ ఐస్క్రీమ్స్ అవి ఉంటాయి జంక్ ఫుడ్ కూడా ఉంటుంది నియర్ బైలో అక్కడే చిన్న చిన్న కేఫేస్ రెస్టా రిసార్ట్స్ మనే రిసార్ట్స్ రిసార్ట్స్లో అయితే అండీ మనకి అన్ని అవైబలిటీలో ఉంటాయండి రిసార్ట్స్ గురించి మనము చూడ అవసరం లేదు బీచ్ అఫ్ దా రిసార్ట్స్ చాలా బాగుంటుందండి బాగుంటుందండి సో మనకి సన్సెట్ మెయిన్లీ సన్సెట్ కోసమే చాలా మంది అక్కడ ఉంటారండీ వ్యూ పాయింట్ ఎర్లీ ఎప్పుడయినా మనం వెళ్ళవచ్చు బట్ నైట్ అన్నది నైట్ కూడా అలోనెస్ ఉంటుంది నాట్ రిస్టిక్టెడ్ అంటే ఎలాంటి న్యూ ఇయర్ టైమ్స్ పండుగలు అంటే మనం లోపలకి వెళ్ళకుండా కొంచెం ఒక వన్ టూ కిలోమీటర్స్ బయటనే మనకి అక్కడ అనేవి ప్లేసెస్ అవి అరేంజ్ చేసారండి సో అక్కడ ఉండొచ్చు మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదు ఇన్ ఆర్కె బీచ్ అయితే మామూలు పూడిమడక రాంబిల్లి బీచ్ అయితే మనకి ఇంక అక్కడ అవుట్ స్కట్స్లో ఉండలేము ఎందుకుకంటే అది విలేజ్ అండ్ హంటింగ్ ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది సో ఉండలేము మనము అండ్ రాంపల్లి బీచ్ అంటారా రాంపల్లి బీచ్ అయితే కూడా చాలా ఫార్ అవే చాలా దూరం కానీ చాలా బాగుంటుంది ఇంకా ఫస్ట్ టైమ్ ఆ బీచ్లో బ్రిడ్జి కూడా ఉంటుంది మోర్ఓవర్ చాలా షూటింగ్స్ ఫోటోషూట్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చాలా షూట్స్ అనేవి ఇప్పుడు అక్కడ చాలా ఎక్కువుగా జరుగుతున్నాయండి ఆర్కే బీచ్ కాదండి రాంపల్లి బీచ్ ఆర్కే బీచ్ అనేది ఎప్పుడు మనకి గూగుల్ మ్యాప్స్లో కొట్టిన కూడా వస్తుంది ఇట్స్ మోర్ మోర్ ప్రాబబ్లి ఫేమస్ అండీ అది అక్కడ మనకి ప్రజెంట్ అయితే ఉత్సవాలు కూడా జరుగుతున్నాయండి సమ్మర్ హాలిడేస్ కాబట్టి క్యాంప్స్ సమ్మర్ క్యాంప్స్ ఉత్సవాలు అవన్నీ కూడా జరుగుతున్నాయి మనకి మోర్ మోస్ట్ ప్రాబబ్లి ఎప్పుడు రష్గానే ఉంటుందండి వీకెండ్స్లో బట్ మనకి ఎంత రష్గా ఉన్నాసరే మనకి చాల ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి మనకి ప్రాబ్లమ్ ఏం ఉండదు మనం మ్యానేజ్ చెయ్యొచ్చు సో మీరు చెప్పినట్టు డేట్ టైము మీరు ఎప్పుడయితే మీరు బుకింగ్ చేసుకున్నారో అవన్నీ మీరు మాకు చెప్తే సో మేము దాన్నిబట్టి మీకు ఒక గైడ్ని లేదంటే నేనైన ఎవరో ఒకరు ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ బట్టి మేము మీకు స్లాట్స్ అనేవి బుక్ చేస్తామండి ఓకేనండి అవును ఓకేనండి త్యాంక్ యూ అండి ఓకేనండి నేను మీకు మీకు ఏదోకటి చెప్తానండి ఇదే కదా అండి మీ నెంబరు సో నేను మీకు ఏదోకటి మీకు మళ్ళీ మీకు మేము టచ్లో ఉంటామండి త్యాంక్ యూ అండి త్యాంక్ యూ